నమస్తే మాకు ఫంక్షన్లో ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఐటమ్స్ కావాలి సిల్వర్ కోటింగ్లో ప్లేట్స్ అలాగే మళ్ళీ పానాసోనిక్ రైస్ కుక్కర్ కావాలి ఎంత మాకు ఒక టూ టూ హండ్రెడ్ పీసెస్ కావాలి సిల్వర్వి బౌల్స్ కోటింగ్ బౌల్స్ ఆ ఎంత కాస్ట్ అండి అవి ఎంత కాస్ట్ సిల్వర్ కోటింగ్తో వచ్చేటివి ఎంత కాస్ట్లో ఉన్నాయి మీ దగ్గర రెండు వేలు అవుతాయా అండి తక్కువ లేదా తక్కువ లేదా అండి మేము ఎప్పటికి వచ్చే వాళ్ళమే కదా ఇంకా మేము ఇంకా మేము చాలా తీసుకుంటాం కదా అండి పీజియన్ తెలుసండి మేము పీజియన్ యూజ్ చేస్తాము పానాసోనిక్ యూజ్ చేస్తాము ఇంకా నాన్ స్టిక్ ప్యాన్స్ కూడా తీసుకుంటాము ఎంత కాస్ట్లో ఉంది నాన్ స్టిక్ ప్యాన్స్లో మన బటర్ఫ్లై ఎంత ఉంది ఓకే సరే అన్నీ తీసుకుంటాము కానీ మీరు చూసి చెప్పాలి కాస్ట్ కూడా ఓకే అండి ఇవి విడిగా

సరే అండి మాకు ఒక బౌల్ స్టాండ్ కావాలి అలాగే ప్లేట్స్ హాఫ్ డజన్ ప్లేట్స్ కావాలి ప్లేట్లు హాఫ్ డజన్ అంటే సిక్స్ ప్లేట్స్ కావాలి సిక్స్ సిక్స్ పెద్దవి గ్లాసులు కావాలి ఆరు చెంబులు కావాలి ఇవన్నీ కలిపి మాకు అన్నీ అన్నీ రాసుకొని అన్నీ మాకు బిల్ పెట్టండి బిల్లు పెడితే మేం పే చేస్తాం అందులో మాకు ఎప్పటికి వచ్చే కస్టమర్లం కాబట్టి కొంచెం చూసి రేట్స్ వేయండి ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ